హలో ఎవరు మేడం మేడం ఆక్ట్యుయల్గా నాకూ మొన్నట్నుంచి ఒంట్లో బాగాలేదు మేడం అందుకె నేను స్కూల్కి రావట్లేదు మేడం అంటే మేడం ఒంట్లో బాలేదంటే నేను మా ఇంటిదగ్గర లేను మేడం మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికెళ్ళాను అక్కడ బాగాలేదు సో అక్కడే నేను ఉండిపోయాను మేడం సో అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను అందుకని చెప్పి ఎవ్వరికి ఇన్ఫార్మ్ చెయ్యలేదు మేడం అంటే లీవ్ లెటర్ పెట్టాలంటే నేనే రాయాలి కదా అని చెప్పి నా ఫ్రెండ్స్కి కూడా చెప్పలేదు మేడం అంటే మేడం అవును మేడం అంటే నేను లీవ్ అంతా అయిపోయాక నేను మెడికల్ సర్టిఫికేట్ తీసుకొచ్చి లీవ్ లెటర్ పెడదాం అనుకున్నాను మేడం అందుకని చెప్పి కాల్ చేయలేదు మేడం మీకు అవును మేడం అందుకు ఓకే మేడం మరిప్పుడు నేను లీవ్ లెటర్ అయితే పంపిస్తాను మేడం నా ఫ్రెండ్స్తో ఎవరితోనైనా లీవ్ లెటర్ పంపిస్తాను మేడం మేడం నాకింకా వన్ వీక్ పడుతుంది మేడం అంటే ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను ట్రీట్మెంట్ అయిపోయిన వెంటనే నాకు తగ్గిన వెంటనే స్కూల్కి వచ్చేస్తాను మేడం ఓకే మేడం నేను రేపు అ లీవ్ లెటరు అండ్ నాకిక్కడ హాస్పిటల్లో జాయినయిన మెడికల్ సర్టిఫికెట్ కూడా పంపిస్తాను మేడం అవును ఓకే మేడం ఖచ్చితంగా మెడికల్ లెటర్ కూడా పంపిస్తాను మేడం ఓకే మేడం నేను రేపు పంపిస్తాను మేడం ఓకే మేడం థాంక్యూ వెరీ మచ్ ఓకే మేడం థాంక్యూ మేడం